హలో అనూష సెలూన్ వాళ్ళు మాట్లాడుతున్నది మీ దగ్గర హెయిర్ స్టైల్ మోడల్స్ ఉన్నాయా అదే హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు మోడల్స్

వాటి కాస్టు

వేర్ హెయిర్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అవి ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు మీరు ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు టైమింగ్స్ టుడే ఈవినింగ్ ఉంటుందా అంటే ఈవినింగ్ టైం అనేది ఉంటుంది కదా ఏ టైం ఓకే అండి థ్యాంక్స్